హలో చెప్పండి హలో చెప్పండి

లేదండి బాగానే ఉంది కాకపోతే కొద్దిగా మీరు కొద్దిగా కండీషన్స్ ఫాలో అవ్వాలి కొద్దిగా ఏంటంటే మీకు కొద్దిగా మీకు కొద్దిగా కిడ్నీలో రాళ్ళుండే ఛాన్స్ ఉందండి మీరు కొద్దిగా మాంసాహారం తగ్గించి శాకాహారం తీసుకుంటే మీ ఆరోగ్యానికి చాలా మంచిదండి ఆక్కూరలు కూరగాయలు ఫ్రూట్స్ ఎక్కువ తీసుకోండి వాటర్ ఎక్కువ తీసుకోండి పాలకూర తినకండి లేకపోతే మీరు కానీ ఆ చర్యలను పాటించకపోతే మీకు ఖచ్చితంగా కిడ్నీలో రాళ్ళు వచ్చేస్తాయి అండి ఖచ్చితంగా ప్రాబ్లమ్ అవుతుందండి ఫ్యూచర్లో అదే అండి నేను చెప్పిన ఇంస్ట్రక్షన్స ఫాలో అవ్వండి మీరు డైట్లో ఉండండి ఆక్కూరలు కొద్దిగా ఎక్కువగా తీసుకుంటు ఉండండి పాలకూర టొమాటో అస్సలు తీసుకోకండి మంచినీళ్ళు ఎక్కువగా తాగండి ఇంకా జాగ్రత్తగా ఉండండి ఇస్తానండి అది ఇస్తారండి మన హాస్పిటల్ పేరు చెప్తే డిస్కౌంట్ కూడా ఇస్తారండి